ప్రశ్నలోని సమాచారం ఏమిటంటే ఒక వ్యక్తి కొత్త సిమ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నాడు మరియు దుకాణానికి అతని ఆధార్ కార్డ్ యొక్క స్కాన్ చేసిన కాపీ అవసరం కాబట్టి కొత్త సిమ్ కార్డు కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఆధార్ కార్డ్ కాపీలను సమర్పించాల్సిన అవసరం గురించి ప్రేక్షకులకు తెలియజేస్తూ దానిని ఎలా డౌన్లోడ్ చేయాలో సూచనలు ఇస్తూ ఒక వీడియో చేయాలి ఇది ఒక ప్రజాసేవ ప్రకటన వీడియోలాగా ఉండాలి కొత్త సిమ్ కార్డ్ పొందడానికి ఆధార్ కార్డ్ తప్పనిసరే సిమ్ కార్డును కొనుగోలు చేయడానికి లేదా పొందడానికి వినియోగదారులు తమ గుర్తింపు మరియు చిరునామా రుజువును సమర్పించాలి దీని కోసం ఆధార్ కార్డును గుర్తింపు మరియు చిరునామా రుజువుగా ఉపయోగించవచ్చు కాబట్టి వినియోగదారులు తమ ఆధార్ కార్డ్ యొక్క స్కాన్ చేసిన కాపీని దుకాణానికి అందించాలి ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడానికి వినియోగదారులు యయు ఐడిఏఐ భారత విశిష్ట గుర్తింపు అధికార సంస్థ వెబ్సైట్ను సమర్థించాలి వెబ్సైట్లో వారు వారి ఆధార్ సంఖ్య మరియు ఇతర వివరాలను ఉపయోగించి లాగిన్ అవ్వాలి తరువాత వారు డౌన్లోడ్ ఆధార్ ఎంపికను ఎంచుకోవాలి ఆధార్ కార్డు పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది వినియోగదారులు ఈ పీడిఎట్ పిడిఎఫ్ ఫైల్ను ప్రింట్ తీసి దానిని సిమ్ కార్డు దుకాణానికి సమర్పించవచ్చు